థిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ సౌండ్ వస్తుందండి వెనకాల నించి వస్తుందండీ ఆ ఉన్నాయండి లోపల ఎక్కువ ఐస్ పట్టేస్తుందండి లేదండి తక్కువ టెంపరేచరే పెడుతున్నా కూడా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఐస్ పట్టేస్తుంది కూలింగ్ ఎక్కువైపోతుంది దాన్ని చెక్ చేస్తా ఒకసారి అదే డోర్ దగ్గర పట్టుకొని ఉంటే షాక్ కొడుతుందండి సరేనండి అంతే మరి అది హాలు హై ఏంటండి కిందొక ఒక స్టాండ్ లాంటి స్టాండ్ లాంటిది పెట్టామండి ఫ్రీడ్జ్ కింద చివ్ చివర్లా కొంచెం రంగు ఉంటుంది కదా రంగు పోయి షాక్ కొడుతుంది మీ సరే నండి ఏంటండి ఆ బాగానే ఉందండి అవునండి

ఓకే అలాగే నండి అలాగే అలాగే నండి అలాగే సరే నండి ఉంటానండి